నేను మొన్న ఓక టూ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టా ఆ ఒకటి ఇది డర్మిడాక్ కోజిక్ ఆసిడ్ నైట్ క్రీమ్ ఒకటి సెకండ్ ది ఇది లాక్మే సన్ స్క్రీన్ అసలు ఆ లాక్మే సన్ స్క్రీన్ కొంచెం కూడా బాగాలేదు ప్యాకేజింగ్ ఏ సరిగ్గా లేదు డెలివరీ అస్సలు ఎంత లేట్ గా వచ్చిందంటే వాడిచ్చిన డేట్ కి ఇంకా కొంచెం లేట్ అయ్యింది ఆ డెలివరీ బాయ్ అస్సలు ఎంత రూడ్ గా ఉన్నాడంటే ఆ తీసుకు రావడం అడ్రస్ అంత కరెక్ట్ గా పెట్టినా కూడా ఒక టెన్ టైమ్స్ కాల్ చేసి ఉంటాడు ఎక్కడ ఎక్కడ అని సరే అని అది వచ్చి అది చూస్తే ఆ ప్యాకేజింగ్ అంతా తీసి అదేదో అక్కడ ఆ పైన ఆ మూత దగ్గర అదంతా పొయ్యి ఉంది సరే అని అది అప్లై చేసుకుంటే అస్సలు ఎంత వైట్ క్యాస్ట్ అంతా ఆ ఫేస్ పైన అట్లే మిగిలి పోతూ ఉంది ఆ రివ్యూస్ లో ఏదో చూసి దాన్ని కొంటే కొంచెం కూడా బాగాలేదు అసలు ప్రొడక్ట్ ఇంకొక సారి అసలు కొననే కొనను దాన్ని